నేను ఆర్ట్ దుకాణాల నుంచి లేదా ఆన్లైన్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేస్తాను దుకాణాలలో స్థానిక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ల నుంచి ఇంకా బుక్ స్టో బుక్ స్టోర్ల నుంచి హోల్సేల్ మార్కెట్లలో కొనుగోలు చేస్తాను ఆన్లైన్ స్టోర్లు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అజియో మీషో స్నాప్డీల్ వంటి వాటిలో నేను ఆర్ట్ సామాగ్రిని కొనుగోలు చేస్తాను